హలో మ్యాడమ్ చెప్పండి గుడ్ మార్నింగ్ బాబు ఈ రోజు స్కూల్కు వచ్చాడా మ్యాడమ్ కనిపించలేదు అవునా అయ్యో ఏంటి మ్యాడమ్ ఎందుకు రాలేదు ఏమైంది

ఓకే అవునా

మరి అయితే మరి ఎక్సామ్స్ ఉన్నాయి కదా మ్యాడమ్ బాబుకి మరి ఎలాగ నేను టైట్ అంటే తనది ఇప్పుడు కూడా కొంచెము లీవ్స్ అవన్నీ ఇంతకు ముందు కూడా ఉన్నాయి కదా అని నేను ఆలోచిస్తున్నాను ఓకే పర్వాలేదు ఫోర్ డేసే అంటున్నారు కాబట్టి ఓకే పర్వాలేదు తీసుకు వెళ్ళండి ఫోర్ డేస్లో త్వరగా తెచ్చేయండి

ఓకే ఓకే ఓ పర్వాలేదండి పర్వాలేదు థ్యాంక్ యూ ఓకే